ఏమండీ ఆ రండి రండి కూర్చోండి నేను పేపర్ చదువుదాం అని వచ్చాను ఇప్పుడు ఏం న్యూస్ అండీ బాబు ఒకటా రెండా పేపర్లు ఆంధ్రప్రదేశ్లో నాలుగు పేపర్లు ఎక్కడేది జరిగినా ఈ నాలుగిటిలోనే వస్తాయి సాక్షి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఈనాడు ఈ పేపర్లే సరిపోతున్నాయండీ వీళ్ళకి

అదేనండీ ఒక పేపర్లో నిజం అంటున్నారు ఇంకో పేపర్లో అది తప్పంటున్నారు ఒకొక్కటి ఒకొక్కలా ఉంటుందండీ అది ఏది నిజం ఏది అబద్దమో తెలియట్లేదు అవును ఏటొస్తే వాళ్ళకి ఎవడైతే అధికారంలో ఉంటాడో వాడికి సపోర్ట్ చేసేలా మాట్లాడుతున్నారు వాడికే మద్దత్తిస్తున్నారు ఏమోనండీ బాబు అవి కనీసం నిజాలన్నా చూపించాలి కదండీ మరీ వాళ్ళు ఏవైతే సాక్షి అంటారా వైఎస్సార్సీపీకి సపోర్ట్ ఏబిఎన్ అంటారా ఏబిఎన్ ఏమో టిడిపికి సపోర్ట్ ఇలా సపోర్టులు చేసుకుంటూ పోతే నిజం అనేది కప్పి పుచ్చేస్తున్నారు వాళ్ళు అంతెందుకు వాళ్ళకి వాళ్ళకెందుకు ఏ టి డి మొన్న వాళ్ళ న్యూస్ ఛానల్లో అన్నీ చూపిస్తున్నారు అన్నీ అన్నీ చూపించట్లేదండీ ఇప్పుడు ఎక్కడో మొన్న మొన్న మాకు గట్టిగ వర్షాలకి ఒక చోట పిడుగు పడి ఇల్లు కాలిపోయింది అందులో ఉన్న వాళ్ళు దెబ్బలతో బయట పడ్డారు కాబట్టి సరిపోయింది మన మన ఇక్కడే అండీ విజయవాడ దగ్గరలో అది కనీసం ఎవడన్నాపేపర్లో కానీ టీవీలో కానీ చూపించారా అండీ వాళ్ళకి ఏవైతే రేటింగ్లు వస్తాయో టిఆర్పిలు అవి మాత్రమే చూపించేలా ఉన్నారు వాళ్ళు అన్నీ అలాగే జరుగుతున్నాయండి బాబు రాజకీయాల మీదే వీళ్ళు ఇప్పుడు ఎందుకండీ ఈ పేపర్ ఉంది పేపర్ మీద ఇప్పుడు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ గాజాను ఏదో కొట్టుకుంటున్నాయి వాటి మీద ఏమన్నా వేస్తున్నాడా న్యూస్ వెయ్యట్లేదు ఆ పేపర్ మీద మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాజకీయాల వాళ్ళ ముఖాలే ఉంటాయండి ఇంక పేపర్ల మీద వాళ్ళ బొమ్మలే ఉంటాయి ఏవి చూసినా ఇంకా ఎలాగైతే మేము ఒకోసారి అనిపిస్తుంది అండి బాబు ఎందుకు వేయించుకుంటున్నాము పేపర్లు పేపర్ మానేస్తే మంచిదేమో అని అటు న్యూస్ ఛానల్లో వాళ్ళ వాళ్ళే వేసుకుంటున్నారు టీవీ పేపర్లో వాళ్ళే ఏమో సరేలేండి ఇంకా మనం ఎంత మాట్లాడుకున్నా వాళ్ళు మారరు మనం మార్చలేము మర్చిపోయాను ఇంటికి కూరగాయలు పట్టుకెళ్ళాలండి వెళ్తాను చదివేసి వెళ్ళండి మీరు మళ్ళీ కలుద్దాంలేండి